నేను బయట హోటళ్ళోకి వెళ్ళేటప్పుడు ఎక్కువగా పూరి చపాతి పరోట వంటి టిఫిన్లను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను అవి మనం ఇళ్ళలో చేసుకునే వాటికన్నా భిన్నంగా మరింత రుచికరంగా ఉంటాయి అలాగే వాటిలో వాటిలోకి చేసే చట్నీ కూడా చాలా రుచికరంగా ఉంటుంది అందుకనే ఎక్కువగా నేను బయట హోటళ్ళోకి వెళ్ళినప్పుడు అవి ఎక్కువగా తరచూ చేస్తూ ఉంటాము కానీ ఇళ్ళలో ఉన్నప్పుడు మేము ఎక్కువగా ఇడ్లీలు అలాగే ఇతర పెసరట్లు వంటివి వేసుకుంటాము కానీ ఎప్పుడైనా హోటళ్ళకి వెళ్ళేటప్పుడు ఇటువంటి ఆయిలీ ఫుడ్ని ఎక్కువగా నేను ప్రాధాన్యత ఇస్తూ ఉంటాను అలాగే దాబాల్లోకి కూడా ఎక్కువగా మేము కుటుంబ సభ్యులతో తిని ఎవరైనా ఏ వెళుతూ ఉంటాము అలా సమయాల్లో ఒక్కసారైనా మేము ఆ వాకి వెళుతూ అక్కడ మాకు బిర్యానీలు అయినా అలాగే ఇంకా ఇతర పుల్కాలు వంటివి మాకు ఎంత రుచికరంగా అనిపిస్తూ ఉంటాయి అందుకే మేము ఎప్పుడూ ఒక్కసారైనా నెలకి ఒక్కసారైనా ఫ్యామిలీతో కలిసి వెళ్ళి దాబాలలో మేము భోజనము భోజనం చేస్తుంటాము దాబాలో వంటలు అనేవి రుచికరంగా ఉంటాయి అలా ఇక్కడే బిర్యానీలు కూడా చాలా బాగా చేస్తుంటారు అది మన ఇంట్లో చేసుకున్న మనకి ఇంట్లో చేసుకుంటే అంత రుచికరంగా ఉండవు అందుకని ఎక్కువగా బయట తినడానికి ప్రాదాన్యత ఇస్తాము ఎందుకంటే అవీ వారు ఒక క్రమ ఒక క్రమ పద్ధతిగా చేస్తూ ఉంటారు దాని విధంగా అనేది కూడా రుచి సంతరించుకుంటుంది ఇళ్ళల్లో చేసుకొనే దాంట్లో అంత రుచికరంగా ఉండవు వారు అనేక స్పైసెస్ని ఇటువంటి ఇంకా అనేక రకమైన వేరే వాటినీ జోడించి వారు ఆహారాలను మరింత రుచికరంగా చేస్తుంటారు అందుకే నేను ఎక్కువగా బయట హోటళ్ళోని దాబాలోని తినడానికి ఆసక్తిగా చూపిస్తాను ఆసక్తికరం చూపిస్తూ ఉంటాను నాతో పాటు మా కుటుంబ సభ్యులు కూడా బయట తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు